హలో చెప్పండి అవునండి ఆర్ఎస్ బ్రెదర్స్ మాది షాప్ నెంబర్ బాగా జరుగుతుంది మేడం మీరు ఒక సారి విజిట్ అవ్వండి విజిట్ అయ్యాక చూ చూసి మీకే తెలుస్తుంది మేడం క్లాత్వైజు మేము మీ ప్రొడక్ట్ లోనే కంపెనీస్ వైజే చేస్తాం మేడం మేము ఇవంటూ మళ్ళీ డ్యామేజ్ వచ్చినా అట్లాంటివంటవి ఏమీ ఉండవు మంచి క్లాత్వైజే ఉంటాయి ఒకసారి ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది మేడం మేము మంచి సూరత్ నుంచి తెప్పిస్తాము హైడరాబాద్ నుంచి తెప్పిస్తాం మేడం మేమంతా కంటన్యూస్గా ఉంటుంది లేదు మేడం మంచి క్లొతే ఉంటుంది మీకు ఏం ప్రాబ్లమ్ ఉండదు మంచి రిజల్టే ఉంటుంది మీకు తీసుకున్నా కూడా ఓకే ఓకే